మా గ్రామంలో నేను మా కుటుంబ సభ్యులందరూ కలిసి ఇల్లులు కట్టుకున్నాము వారికి ఇటుక అందుబాటులో లేదు అని చెప్పి మేము ఇటుక వ్యాపారం మొదలుపెట్టాము మేము ఇరవై ఒక సంవత్సరంలో ఇటుక వ్యాపారం మొదలు పెట్టిన తర్వాత ఇప్పటికీ ఇరవై రెండు సంవత్సరాలు వ్యాపారం చేశాను ప్రతి ఒక్క సంవత్సరం కూడా మేము మా వ్యాపారాన్ని అభివృద్ధి చేసి రెండు లారీ లను టాక్టర్ లను జెసిబిలను కొని ఈరోజు వ్యాపారానికి ఎక్కువగా అభివృద్ధి చేసుకున్న దీన్ని ముందు మాకు ఆర్థికంగా కూడా లాభాలు రావడం వలన మేము మంచిగా స్థిరపడే ఈరోజు వ్యాపారాన్ని ఇంకా వేరే దగ్గర కూడా పెట్టి నా ఆదాయాన్ని పెంచుకొని మార్గం వెతుక్కుంటున్నాను అంతే కాకుండా మా గ్రామంలో ఎక్కువ చిన్నచిన్న వ్యాపారులు చేసుకునేవారు ఎక్కువగా ఉన్నారు అదేవిధంగా డైలీ పనికి వెళ్ళే లేబర్స్ పనిచేసుకొని బ్రతి బ్రతికి వాళ్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నారు ఇలా మా దగ్గర ఎక్కువగా వ్యాపారాలు చేసుకుంటూ అందరూ కూడా ఆర్థికంగా బలంగా ఉన్నారు